ఆయుర్వేదం సిద్ధ మరియు హోమియోపతి లాంటి ప్రత్యేక మందులు మరి గురించి తెలుసు తెలుసు కానీ ఎక్కువగా నేను మా ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా జలుబు చేసినా తలకాయ నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ఆయుర్వేద మందులనే వాడతాను ఈ ఇంగ్లీష్ మందులకు పోవాలంటే కూడా ఈ ఆయుర్వేద మందులు నాకు ఇష్టం కాబట్టి వాటిని నేను ఎక్కువగా కనక పిల్లలకి మాకు మా కుటుంబానికి మొత్తం వాటినే ఆ మందుల ద్వారానే నేను ఏదైనా సరే నాకు బాగుండాలని అవే వాడతాను పిల్లకాయలు కూడా మా పిల్లలు కూడా అవే వాడతారు వాడిస్తాను కాబట్టి వాటి వల్ల మాకు కొంచెం ఆరోగ్యం కూడా బాగానే కుదుట పడుతుంది వాటి మీదే విశ్వాసం ఉంచుతున్నాను